హలో మ్యామ్ స్టేషనరీ షాపా మామ్ కార్టూన్ స్టిక్కర్స్ సైంటిఫిక్ క్యాల్కులేటర్ అండ్ బ్రౌన్ స్టిక్కర్స్ ఇలాంటివి ఉన్నాయా మీ దగ్గర ఓకే మ్యామ్ ఇంకా మాకు బుక్స్ ఇలాంటివి కూడా కావాలి మాకు ఏమంటారు స్ ప్లైన్ బుక్స్ కావాలి నోట్బుక్స్ లాంటివి మాకు బల్క్లో కావాలి సైంటిఫిక్ క్యాల్సి కావాలి సైంటిఫిక్ క్యాల్కులేటర్ బ్రౌన్ షీట్స్ సైంటిఫిక్ క్యాల్సి ట్వంటీ కావాలి బ్రౌన్ షీట్స్ ఒక ఫిఫ్టీ కార్టూన్ స్టిక్కర్స్లో బార్బీ స్టిక్కర్స్ ఇలాంటివి కావాలి ఒక ఫిఫ్టీ

ఓకే ట్వంటీ పర్సెంట్ లేదు థర్టీ పర్సెంట్ ఇవ ఇస్తారా ఓకే బుక్స్ ఫిఫ్టీ ఇవ్వండి ఫిఫ్టీ నోట్బుక్స్ ప్లైన్ హండ్రెడ్ పేజెస్ ఓకే థ్యాంక్ యూ